చెప్పండి సార్

మొబైల్ వివో ర్యాం ర్యాం ఎంతండి రేట్ రేట్ ఎంత పడుద్ది అండి సరేనండి సరేనండి రియల్మి అది అది రేటు ఎంత పడుద్ది అండి

వివో చూడనులేండి

ఇఎంఐ ఇఎంఐ అండి వన్ థౌజండ్ కడతాను అండి వన్ థౌజండ్ ఓకేనండి అంతా మనీ సెండ్ చేయలేమా అండి

షాప్ అడ్రెస్ చెప్పండి సార్ ఒకసారి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను